నమస్తే అండి

అదే వారం రోజుల్లో మా తమ్ముడి పెళ్ళి పెట్టుకున్నామండి పెళ్ళి బట్టలు తీసుకోవడానికి వచ్చాము అయితే ఆడవాళ్ళే చూస్తామండి మాకే చూపించండి ఫస్టు చీరలు చూపించండి మంచివి చూపించండి క్వాలిటీయే మంచిగా ఉండాలి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అదే పట్టు చీర అది ధర్మవరం చీ శారీస్ ఉంటాయి కదండి అలాంటివి చూపించండి ఆ బ్లూ శారీ తీయండి ఒకసారి ఈ ఈ శారీ పక్కన పెట్టండి చూస్తామండి ఆ శారీ ఎంత పడుతుందండి డిస్కౌంట్ ఏమైనా ఉందా అండి సరేనండి మెరూన్ శారీ చూపించండి అవునండి బాగుందండి ఇది పక్క పెట్టండి వద్దండి ఇవి పక్కన పెట్టండి అదే పెళ్ళికూతురికి ఫ్రాక్స్ అవి ఉంటాయి కదండీ అవి చూపించండి అది కలర్స్ అన్నీ చూపించండి ఏది బాగుందో మేము తీసుకుంటాము అవునండి అలాంటిదే ఇవ్వండి సరేనండి